మా ప్రాంతంలోని కార్యకలాపాలకు ఉపయో ఉపయోగించగల మా ప్రాంతంలో సహజ వనరులు ద్వారా మేము వ్యాపారాలు చేస్తు ఉంటాము కూరగాయలు సహజంగా పండించి వాటిని వ్యాపారం చేస్తున్నారు రైతులు వీరు ఎంతగానో వాటి ద్వారా లబ్ది పొందుతున్నారు ఎటువంటి రసాయన పదార్ధాలు వేయకుండా సహజంగా మాకు అవి ద లభిస్తున్నాయి